నేను మూడు నెలల క్రితం రెడ్మీ నోట్ ఎయిట్ ప్రో అనే మొబైల్ కొనడం జరిగింది అయితే దాని యొక్క ఫీచర్స్ బాగున్నాయని చెప్పారు అని తీసుకోవడం జరిగింది ఆ యొక్క ఫోన్ యొక్క బ్యాక్ కెమెరా ఫార్టీ ఎయిట్ మెగా పిక్సల్ ఉండడం జరిగింది అలాగే ఫ్రంట్ కెమెరా వచ్చి ఎయిట్ మెగా పిక్సల్ ఉన్నది అయితే ఆ యొక్క ఫోన్ ఫోర్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ స్పెసిఫికేషన్స్తో ఉండడం జరిగింది అందుకని తీసుకున్నాను దాని యొక్క ఫోన్ ఖరీదు వచ్చి పదిహేను వేల రూపాయలు పడింది అయితే ఈ యొక్క ఫోన్ ఫస్ట్లో చాలా బాగా పనిచేసేది కానీ ఇప్పుడు చాలా హీటింగ్ ఇష్యూ వస్తుంది ఎందుకు అని నేను ఇలాగా కస్టమర్ సర్వీస్కి వెళ్ళి అడిగితే ఫోన్ చెక్ చేసి బాగవ్వదు అని చెప్పారు కాకపోతే ఆ ఫోన్ రీప్లేస్ చేయము అని చెప్పారు కానీ అది చెక్ చేసి చూసి చెప్తాము అని అన్నారు ఎన్నిసార్లు చూపించినా హీటింగ్ ఇష్యూ అలాగే వస్తు ఉంది అయితే ఇలాంటి ఫోన్ ఎప్పుడు కొనకూడదు అని అనుకున్నాను